హలో హలో జూ కీపర్ మేము అంటే రేపు జూకి వద్దామనుకుంటున్నాము యాజ్ ఎ విజిటర్ సో దానికి జూకి రిలేటెడ్ ఏమైనా ఉంటే మీతో చర్చించవచ్చా ఓకే టైమింగ్స్ ఏంటి జూవి ఓకే మేడం

ఓకే ఓకే ఓకే ఓకే అంటే నాకు ఒక డౌట్ ఆనిమల్స్ కేర్ ఎలా చేస్తారో మీరు కనుక్కోవచ్చా

ఓకే

ఓకే ఓకే అంటే వా వాటికి ప్రధాన జాగ్రత్తలు ఏమిటి జంతువుల సంరక్షణలో మీరు తీసుకునే ప్రధాన జాగ్రత్తలు ఏమిటి ఓకే

ఓకే ఓకే ఆ అర్ధమైంది మ్మ్ మ్మ్ ఓకే ఓకే వాతావరణ మార్పు వచ్చినప్పుడు జంతువులపై మీరు ఎలా కేర్ తీసుకుంటారు మ్మ్ మ్మ్ వాటర్ ఫెసిలిటీ యా ఓ యా మ యా యా ఓకే థ్యాంక్ యూ నేను రేపు విజిట్ చేసినప్పుడు ఒకసారి మీకు మీట్ అయ్యి నాకు గైడెన్స్ ఇవ్వండి బాగా ఓకే ఓకే ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్యూ థ్యాంక్ యూ